నాకు ఇష్టమైన తెలుగు కవులు సుమతి శతకం రచించిన బద్దెనగారు వేమన శతకం రచించిన వేమనగారు వీరి పద్యాలు అనేవి పురాతన కాలం నుండి కూడా ప్రజలను చైతన్య పరచడానికి ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలను మూఢనమ్మకాలను బయటకి పంపి అంటే వారి ఆలోచన నుంచి బయటికి పంపించడానికి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయి అదే విధంగా వీరు రచించే పద్యాలు మనం చదవడానికి వాటిలో ఉన్న అర్థం భావాలను కూడా సులువుగా మనం అర్థం చేసుకోవచ్చు పద్యం చదివేటప్పుడే మనకి వాటిలోని భావాలను మనం అర్థం చేసుకోగలుగుతాం అదే విధంగా చిన్నపిల్లలకి కూడా ఈ పద్యాలు అనేవి ఎక్కువగా చదవడానికి వాళ్ళు గుర్తు పెట్టుకోవడానికి వీలుగా ఉంటున్నాయి అందుకే నాకు సుమతి సుమతీ పద్యాలు అనగా వేమన వేమన పద్యాలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాను